బజర్ ఒకటి వేసాను ఇంజన్ ఆయిల్ మార్చాను బ్రేక్ ఒకటి చెప్పండి మనకి మనకి కాస్ట్ని బట్టి ఏ ఫోన్ అయినా పర్లేదు గురు అంటే మామూలుగా అప్పుడు ఏమేం ఉన్నాయో ఫోన్ చేసాను ఒక రెండు రోజులలో టూ డేస్లో ఫోన్ చేసి చెప్తాను ఏ విషయమో ఫోన్ తీసుకుంటాను సరే ఇప్పుడు మేము ఫోన్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పాచా ఒక ఒక వన్ అవర్లో

అదే అంట వివో వివోలో అయినా పర్లేదు మనకి ఓ ట్వంటీ అదే ఎయిటీన్ ట్వంటీ మధ్యలో ఏమైనా ఉంటే ఆ మధ్యన ఏమైనా ఉంటే తీసుకుంటాం

సరే మళ్ళీ ఫోన్ చేసి చెప్పచ్చా ఒక వన్ అవర్ తర్వాత అంటే ఇంట్లో డిస్కషన్ చెయ్యాలి మేము అదే ఇప్పుడు వివోలోనే కానీ వేరే ఫోన్ అడిగారు ఒకళ్ళు చెప్పారు మా ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ అడుగుదామని వివోలో కానీ రెడ్మీలో కానీ తీసుకుందామన్నారు అది ఓకే